సంవత్సరాలుగా స్విమ్మింగ్ చేయడం వలన మనకు ఆరోగ్యముగా ఉండటానికి దోహద పడుతుంది పల్లెలలో చెరువులలోనూ బావులలోనూ స్విమ్మింగ్ చేస్తూ అనేక అనుభూతులు పొందవచ్చు వరదల సమయంలో కొంతవరకు మనం ఇతరులకు సహాయం కూడా పడే అవకాశం కూడా వస్తుంది స్విమ్మింగ్ మన ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగపడుతుంది